పర్వతాలు అడ మాకు బీచ్లు అంటే ఎక్కువగా షికారు చేస్తాం బీచ్ల్లో ఎందుకంటే మాకు దగ్గరలో వైజాగ్ బీచ్ వైజాగ్ భీమిలీ బీచెస్ దగ్గరలో బీచ్లు ఉన్నాయి దగ్గరలో బీచ్ల్లో మేము ఫ్రెండ్స్ అందరితో కలిసి షికారుకు వెళతాం ఉదయం ఎర్లీ మార్నింగ్ టెన్కి అలాగా బయలుదేరి ఫ్రెండ్స్ అందరం ఆటో కట్టుకుని బీచ్కి వెళ్ళిపోతాం బీచ్లో మనకి భీమిలీ బీచ్ సైడ్ వెళ్తుంటే బీచ్లో బీచ్ ఎంజాయ్ చేస్తాం అలాగే ఎర్ర దిబ్బలు అవన్నీ చూసి ఫ్రెండ్స్తో మంచిగా ఉదయం నుండి ఇంకా సాయంత్రం మధ్యాహం ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంకా అక్కడే మధ్యాహ్నం భోజనం కూడా ఇంకా ఎక్కడో ఒక నుండి తెచ్చుకుని భోజనం చేస్తుంటాం అలాగా భీమిలీ బీచ్ చూసుకొని అలాగా వైజాగ్ సైడ్ వచ్చేస్తాం మన వైజాగ్ సైడ్ కైలాసగిరి అలాగే ఆర్కే బీచ్ రుషికొండ రుషికొండ తర్వాత తేనేటి పార్క్ ఇవన్నీ చూ ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంటాం జూలో కొచ్చి మనం అలాగ వైజాగ్ వచ్చాక జూకు వస్తాము జూ ముందుగా చూస్తాం జూలో జంతువులు అక్కడున్న ఆనిమల్స్ అన్నీ చాలా మనసుకి మంచి ఫీలింగ్ కలిగిస్తు ఉంటుంది వాటిల్ని చూస్తుంటే రియల్గా చూస్తున్నామా ఎప్పుడు చూడలేదు కదా బయట రియల్గా చూస్తున్నంత మంచి అనుభవం కలుగుతుంది సో అలాగే బీచ్లో కూడా చా అలాగే ఇంకా లాస్ట్కి బీచ్లో స్నానం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం ఓకే థ్యాంక్ యూ